సార్ అది నాకు రీసెంట్గా బీటెక్ అయ్యింది సార్ నేను మెకానికల్ బ్రాంచ్ అంటే ఫుల్ అదే ఏమైనా కోర్సెస్ ఉంటే సజెస్ట్ చేస్తారా ఫుల్ స్టాక్ నేర్చుకున్నాను అవును సార్ ఓకే సార్ ఓకే అంటే ఇంకా ఉంటాయి కదా టెస్టింగు ఫుల్ స్టాక్ అని చెప్పి

హెచ్టిఎమ్ఎల్లా

ఓకే సార్ కోర్స్ ఫీజు ఎంత ఉంటుంది ఎన్ని మంత్స్ కోర్స్ సార్ ఇది ఓకే సార్ ఓకే ఓకే సార్ అంటే ఇంకేమైనా కోర్సెస్ ఉన్నాయా ఓకే సార్ ఓకే ప్లేసెమెంట్స్ కూడా మీరే ఇస్తారా ఓకే ట్రైనింగ్ లాంటివి ఏమైనా ఉంటాయా సార్

ఓకే సార్ ఓకే ఎంత ఉంటుంది సార్ స్టార్టింగ్ సాలరీ

సి ప్లస్ పైతాన్ ఇంకా ఏమేం కోర్సెస్ ఉన్నాయి ఓకే పైతాన్ ఒరాకిల్ ఇంకా

ఓకే సార్ ఓకే జావా కూడా ఓకే సార్ ఓకే

ఓకే సార్ ఓకే థ్యాంక్స్